నేను లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సవాళ్ళు సమయ నిర్వహణ నిరంతర ప్రయాణం మరియు నిరీక్షణ కొన్ని సందర్భాల్లో విభిన్నమైన ప్రధాన్యతను సమర్థలంగా చేయడం కూడా ఇష్టంగా ఉంటుంది నేను ఎలాంటి సవాళ్ళను తీసుకుంటాను అంటే ధైర్యం మరియు పట్టుదల కొన్ని సందర్భాల్లో నిరాశ కలిగినప్పుడు ధైర్యాన్ని నిలుపుకోవడం కష్టమవుతుంది ఇంకొకటి ఏంటంటే నవీకరణ మరియు కొత్త నైపుణ్యాలు అంటే కొత్త కొత్తవి నేర్చుకోవడంలో చాలా ఆసక్తి అనేది చూపిస్తాను ప్రణాళిక మరియు అమలు అంటే మంచి ప్రణాళిక ఉండేసరికి దాన్ని క్రమశిక్షణతో అమలు చేయడం కష్టమవుతుంది దారి తప్పకుండా స్థి స్థిరత అంటే కొంత కాలం తర్వాత మెటిషయన్లు తగ్గిపోవడం వల్ల మార్గంలో నిరీక్షమ అవువచ్చు ఆత్మవిశ్వాస లోపం అనేక మార్లు విజయవంతం కాకపోతే స్వీయనమ్మకం తగ్గిపోవచ్చు నిరంతర మార్పులు అంటే నిరంతరంగా మార్పులు ప్రతిస్థితులుగా స్థిరపడే విధంగా మార్పులను అంగీకరించడం కష్టమమవుతుంది ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత అది కూడా ఒక సవాళ్లు ధ్రృవకరమైన ఆరోగ్యం లేకపోతే లక్ష్యాన్నిపై దృష్టి నిలుపుకోవడం చాలా కష్టమవుతుంది ఈ సవాళ్ళు అ అధికమించేందుకు క్రమశిక్షణ పట్టుదల మరియు మానసిక శైర్యం అవసరం